ఓలా క్యాబ్స్ సెంటరా అండి ఈనెల ఇరవైవ తారీకున మేము అరకు వెళ్ళాలనుకుంటున్నాము అదే మీ దగ్గర ఏవే వాహనాలు ఉన్నాయో తెలుసుకుందామని మీకు కాల్ చేశాను మొత్తం ఆహా సింగిల్ కాదండి మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళాలనుకుంటున్నాం అదే దాని సరిపడా ఏ ఏ వాహనాలు ఉన్నాయో తెలుసుకుందామని మా ఫ్యామిలీ మెంబర్స్ అండి పెద్దవాళ్ళు ఒక ఆరుగురు ఉంటారు పిల్లలు ఒక ఇద్దరు ఉంటారు పిల్లలు ఒళ్లో కూర్చోబెట్టుకుంటే సరిపోద్ది కదండీ పిల్లలు ఒళ్లో కూర్చోబెట్టుకొని ట్రావెల్ చేస్తే సరిపోద్ది కదా లగేజ్ పెద్దేం ఉండదు కానంటే మామూలుగా అందరం కలిసి వెళ్ళొద్దామనుకుంటున్నాం ఆహా లగేజ్ పెద్ద ఎక్కువేం ఉండదండి ఒక బ్యాగ్ ఒకటే లగేజ్ అందరూ వెళ్ళాలనుకుంటున్నాం అదే సరిపడే ఉన్నాయా ఆ వాహనం ఏంటో తెలుసుకుంటే ఇంట్లో చెప్దాము అదే దాని పేమెంట్ కూడా కొంచెం చెప్పండి ఆ అయితే మా ఇంట్లో అడిగి నేను మళ్ళీ కాల్ చేస్తాను అండి ఆ పేమెంట్ అయ్యి చూసుకొని నేను మళ్ళీ కాల్ చేస్తానండి ఆ అదే మాకు ట్వంటీన్త్ కావాలి నేను ఇప్పుడే కాల్ చేస్తాను కనుక్కుని ఓకే అండి థ్యాంక్స్ అండి